నాకు పాటలు పాడటానికి ఎక్కువ రాగమైన పాటలు మంచి స్వరంతో కూడివున్న శైలి పాటలు అంటే నాకు ఎంతగానో ఇష్టం ఆ శైలీతో కూడివున్న పాటల్ని పాడటం అంటే ఎక్కువగా ఇష్టం అలాంటి పద్ధతిని నేను ఎక్కువ కోరుకుంటాను పాటలు వినేటప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఇష్టపరంగా ఆనందంగా ఉండాలి అలా అంత మంచి స్వరంతో మనం పాటలు పాడాలి కాబట్టి అత్యంత అంత మంచి సైలుతో కూడిన పాటలు అంటే నాకు ఎంతగానో ఇష్టం అలాంటి పద్ధతి కలిగి ఉండాలి అలాంటి పాటలు విన్నప్పుడు అందరికీ చాలా మంచిగా ఆనందంగా సంతోషంగా మనసుకు ప్రశాంతంగా అనిపించాలి అలా అనిపించే రీతిలో ఉండే పాటల్నే నేను ఎక్కువగా పాడడానికి ఇష్టపడతాను అలాంటి పద్ధతిని ఎంచుకుంటాను ఇటువంటి పద్ధతుల పాటల్ని పాడుతూ ఉంటే అది చాలా ఆనందంగా ఉంటది మంచి మంచి పండ్లకు వాటన్నిటికి కూడా ఎప్పుడూ ఏమి జరిగినప్పటికీ కూడా ఇలాంటి పాటలు వింటూ ఉంటే చాలా అందంగా ఆనందంగా గురవుతూ ఉంటాం కాబట్టి ఇలాంటి పద్ధతిని ఎంచుకుని ఉండే పాటలు పాడటానికి అత్యంత ఇష్టాన్ని నేను చూపిస్తాను అలాంటి ఇష్టాన్ని చూపిస్తూ ఇలాంటి పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటాను మనిషి ఎంత ప్రశాంతంగా ఉండాలంటే బాధవున్న ఎలాంటి రాగాలతో స్వరాలతో ఉండే పాటలు వింటే మనకి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది కాబట్టి

రాగాలు స్వరాలు ఉండే పాటలంటేనే నాకు ఎక్కువగా ఇష్టం ఎక్కువగానే పడడానికి కూడా ఇష్టపడతాను ఇలాంటి పాటల్నే పాడుతూ ఉంటాను కాబట్టి ఇలాంటి పద్ధతి అంటేనే నాకు ఇష్టం ఇలాంటి పద్ధతి ఉండే పాటలే నేను ఎక్కువగా పాడుకుంటాను పాడుతూ అవే పాటల్ని వింటూ చాలా ఆనందంగా ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పాటలనే కోరుకుంటారు కాబట్టి ఇలాంటి మంచి స్వరం రాగం ఉండే పాటలను నేను ఎక్కువ ఇష్టపడతాను ఆ పద్ధతి అంటేనే నాకు చాలా ఇష్టం